కొన్ని జాతీయాలు ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు పెండ్లి ముసుగుల వినడానికి బాగుంటాయి కానీ విప్పితే నోరు తిరుగుతుంది ఈ సామెత పెద్దవాళ్ల మాటలను అనాలోచితంగా వినకూడదని నేర్పుతుంది అడవిలో కొండ ఏనుగు పల్లెలో పెద్దమనిషి ఈ జాతీయం ఒకరి పరిస్థితులను బట్టి ప్రశంసలు లేదా విమర్శలు వస్తాయని నేర్పుతుంది అల్లుడు పెండ్లి ఒక్కరోజు పిల్లల పెండ్లి మూడు రోజులు వారి పిల్లల పెళ్లి పదిహేను రోజులు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ పెళ్లి ఏమిటో చెప్పమంటారా ఈ సామెత పెద్దల పెళ్లి ఎంత కష్టమో నేర్పుతుంది చిన్నదాని నుండి పెద్దది పెద్దదాని నుండి చిన్నది ఈ జాతీయం ఎప్పుడైనా ఏదైనా ప్రారంభించడానికి చిన్నదానికే ప్రయత్నించాలని నేర్పుతుంది అడుగుతప్పితే పడుకుంటాడు మాట తప్పితే హత్యకు గురవుతాడు ఈ సామెత మాటలలో జాగ్రత్తగా ఉండాలని నేర్పుతుంది ఈ సామెతలు మరియు జాతీయాలు తెలుగు సంస్కృతి మరియు సమాజం గురించి చాలా విషయాలను నేర్పుతాయి అవి మనకు జీవితంలోని సూక్ష్మతలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి నాకు ఇష్టమైన మరొక తెలుగు సామెత కష్టం కష్టమే కానీ కష్టించేవాడిది సుఖం ఈ సామెత కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించవచ్చు అని నేర్పుతుంది ఇది నాకు చాలా ప్రేరణను ఇస్తుంది